మేడం ఇటు రండి మేడమ్ ఈ కౌంటరుకి రండి ఆ ఇలా రండి ఇలా రండి ఏం కావాలో చెప్పండి ఆ బ్రహ్మాండంగా ఉన్నాయి అమ్మా పట్టుచీరలు ఉన్నాయి ధర్మవరం ఉన్నాయి ఆ ఆ కంచి సి కంచి పట్టు ఉంది మీకు ఏం కావాలో చెప్పు అమ్మా అలగే అలగే అమ్మా మీరు కూర్చోండి అమ్మా మీరు కూర్చోండి అమ్మా ఏయ్ రాజు రాజు పట్టుచీరలు చూపించురా అయ్యా తీసుకురా పట్టుచీరలు తీసుకురా సరే అమ్మా ఇది చూడు అమ్మా ఇది కంచి పట్టు రా ఇది కంచి పట్టు చూడు అమ్మా ఇది బాగుంటుంది రా నీకు చాలా బాగుంటుంది అమ్మా ఇది తీసుకోండి అమ్మా

ఆ పెళ్లి బట్టలకి ఏం తల్లి నీకు నచ్చింది తీసుకోరా తీసుకో అమ్మా ఆ పెళ్లి కూతురికి ఇదిగో కంచి పట్టు అమ్మా ఇదిగో బనారస్ అమ్మా ఇది ఇది ఉప్ప ఉప్పాడ అమ్మా ఇది ఉప్పాడ ఆ ఇది ఆ కళంకి పట్టు చీర అమ్మా ఇవన్నీ చూడు అమ్మా ఇవి అన్ని రకాల అన్ని రకాల ఈ రాజు అన్నీ రకాలు ఇక్కడ వెయ్యి నాన్నా చూపించు రా అమ్మగారికి అమ్మగారు తీసుకుంటారు ఆ ఆ లేదు అమ్మా ఇవి అన్నీ ఇప్పుడూ అమ్మ పేర్లు అవే కాని అవి అన్నీ లెటెస్టే అమ్మా ఇప్పుడు పేర్లు మాత్రం పాత పేర్లే కాని ఇవి అన్నీ డిజైన్స్ అన్నీ ఇపుడు కొత్తగా వచ్చాయి అమ్మా ఇవి అన్నీనూ ఇలా మీరు మీ మీరు ఇవి అన్నీ చూడండి చూసి మీరు ఎంచుకోకపోతే ఇంకా ఉన్నాయి బోలెడు అన్ని ఉన్నాయి అమ్మా చూపిస్తారు ఇందులో మీకు ఏవి అయినా ఏవి నచ్చితే అవి పక్కన పెట్టండి అమ్మా మిగతావి నేను చూపిస్తాను

అలాగే అలాగే ఆ రాజు ఆ బనారస్ పట్టులు ఉంటాయి తీసుకోరా నాన్నా బనారస్ పట్టు ఆ పై అరలో ఉన్నాయి తీయి పై అరలో ఉన్నాయి తీయి ఇక్కడ పెట్టు అమ్మగారికి చూపించు చూడు అమ్మా ఇదిగో అమ్మా పట్టు బనారస్ పట్టు అమ్మా ఇది ఇదీ మీకు ఏ కాస్ట్లో కావాలి అమ్మా ఎంత ఖరీదు వరకు తీసుకుంటారు ఆ సరే అమ్మా సరే సరే ఆ చూడు ఆ పైన ఉన్నది తీసుకురారా ఆ పదిహేనువేలు ఇరవైవేలు ఉన్నాయి కదా అవి తీసుకొని ఇవి పెట్టేయి కట్ట పెట్టేసి ఇది చూపించు చూడు అమ్మా ఇవి చూడు ధర్మవరం పట్టు చాలా బాగుంటాయి అమ్మా ఇవి పెళ్ళికి పెళ్లికూతురు కట్టుకుంటే వెంటనే లుక్ వస్తుంది అమ్మా పెళ్లికూతురు లుక్ వస్తుంది అమ్మా చూపించురా అవి చూపిం చూడు అమ్మా చూడు ఆ ఆ జరీ చూడు అమ్మా ఎంత బాగుంది ఆ చూడు అమ్మా చూడు చూడు చూసి ఏదో సెలెక్ట్ చేసుకో అమ్మా మీకు నచ్చినవి తీసుకొని పక్కన పెట్టండి పక్కన పెట్టుకుంటే మేము

ఉంచండి ఆ ఉన్నాయి అమ్మా ఉన్నాయి అమ్మా చాలా ఉన్నాయి రా చాలా ఉన్నాయి అమ్మా కూర్చోండి రాజు చూడు ఆ ఆ కొత్తవి మొన్న మొన్న వచ్చాయి కదా కొత్త స్టాకు ఆ కొత్త స్టాకు తీసుకోరా కొత్త స్టాకు మొన్న వచ్చాయి కదా అటు చూడు కింద అరలో ఉన్నాయి చూడు అవి తీసేసి ఇక్కడ పెట్టు అమ్మగారు చూస్తారు చూడండి అమ్మా ఇవి మొన్న వచ్చాయి అమ్మా ఇది కొత్త కొత్త స్టాక్ అమ్మా ఇది ఈ కొత్త స్టాకులో చూడమ్మా ఆ బ్లు ఆ బ్లూ ఆ బ్లూ అంచు ఉన్నది ఆ సారీ అంతా బ్లూ వస్తుంది అమ్మా చిన్న చిన్న పువ్వులు వస్తాయి చాలా బాగుంటుంది అమ్మా ఆ ఓప్ అది ఓపెన్ చేసి చూపించు నాన్న అది ఓపెన్ చేసి చూపించు అమ్మగారికి చూడు అమ్మా అది చూడు ఆ పింక్ది చాలా బాగుంటుంది అమ్మా అది పక్కన పెట్టండి పక్కన పెట్టండి ఆ సరే చూడు అమ్మా ఇంకా ఏమన్నా కావాలా ఇంకా ఏం మాములు కాటన్స్ కాటన్ సారీస్ బోలెడు అన్ని ఉన్నాయి అమ్మా కాటన్ మీకు చాలా బాగుంటాయి కాటన్ కూడా తీసుకోండి అంటే నా కంగారు కాదు అమ్మా అలాగే నువ్వు యే నిదానంగా కొను తల్లి నీకు సాయంత్రం వరకు మే మేము ఇక్కడే ఉంటాము నిదానంగా కొను అన్ని సారీస్ కొను నీకు ఏవి నచ్చితే అవి కొను అమ్మా అలాగే ఓకే నాకు కంగా కంగారు కాదు అమ్మా నేను చూపించాలి కదా మీకు అన్నీ చూపిస్తే మీకు ఏవి నచ్చితే అవి తీసుకుంటారు చూడు అమ్మా ఆ పర్పులు చూడు అమ్మా చాలా నైస్గా ఉంది అది ఇలా దాని మీద చిన్న అంచు వచ్చింది చిన్న అంచు అన్నమాట పెద్ద అంచులు ఈ మధ్య వస్తున్నాయి దీనికి చిన్న అంచు వచ్చింది

సరే అమ్మా దా అన్నీ పె అన్నీ పెళ్లి కూతురికే పెట్టరు కదా తల్లి కొన్ని పారంపర్యంగా ఇస్తారు కదా సరే అమ్మా సరే సరే చూడు అమ్మా చూడు చూడు అమ్మా చూడు అమ్మా చూడు అమ్మా ఆ చిలక చిలకప చిలక ఆకు కలర్ అమ్మా చాలా బాగుంటుంది అమ్మా ఇదో అది ఒక పక్కన పక్కన పెట్టండి అది పక్కన ఆ సైడు ఆ సైడ్ పెట్టు రాజు సైడ్ పెట్టు రాజు ఆ ఈ అమ్మా ఇప్పుడు ఈ నాలుగు సైడ్ పెట్టాము అమ్మా ఈ నాలుగు సైడ్ పెట్టు మూడేనా ఆ ఆ ఆ అది కూడా ఇంకో ఇంకొకటి కూడా పెట్టి ఉంది చూడు అమ్మా పక్కన ఉంది చూడు అమ్మా అది ఆ సరే అమ్మా మీ మీకు నచ్చినవి చూడు అమ్మా అందులో అది కూడా బాగుంటుందని చెప్తున్నాను ఆ తప్పనిసరిగా అమ్మా మీరు రావాలి అనే కదా మేము కోరుకుంటున్నాం రాజు చూడు ఆ మన మంగళగిరి సారీస్ ఉన్నాయి కదా అవి కూడా తీసిపెట్టు మంగళగిరి సారీస్ ఉన్నాయి కదా అదిగో చూడు అమ్మా ఈ ఈ కట్టలో నీకు ఏది నచ్చిందో చూడురా పక్కన పెట్టుకో అమ్మా ఆ చెప్పు అమ్మా ఆ ధర్మవరం పట్టు ఇప్పుడు చూపించా కద అమ్మా ధర్మవరం పట్టు ఇంకా చూడురా మిగతా బాలన్స్ ఉన్నాయి కొన్ని అవి కూడా తెచ్చి ఇక్కడ పెట్టు పెట్టి చూపించు అమ్మగారికి చూపించు ఆ కొత్త స్టాకే అమ్మా వచ్చినవి అన్నీ కొత్త స్టాకే అమ్మ పాతవి మా దగ్గర ఉండవు అమ్మా పాతవి ఎప్పటికి అప్పుడు అయిపోతూ ఉంటాయి అలా కాదు అమ్మా కొత్త డిజైన్స్ మీకు పాతవి కొత్తవి అని కాదు అమ్మా కొత్తవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి రా ఇప్పుడు పాతవి నిలవ ఉండవు మా షాపులో ఎప్పటివి అప్పుడు అయిపోతూ ఉంటాయి చూడు అయ్యా మొన్న మ మొన్న వచ్చిన మొన్న వచ్చింది చూడు మొన్న వచ్చింది కదా సరుకు ఆ సరుకు తీసుకోరా కొత్త స్టాకు వచ్చింది కదా అది తీసుకురా రాజు ఆ పెట్టు అమ్మగారి దగ్గర పెట్టు అమ్మగారి దగ్గర పెట్టు ఆ చూడు అమ్మా ఇది లేటెస్టు రా ఇందులో మీకు నచ్చింది తీసుకో అమ్మా చూడు ఆ గోల్డ్ కలర్ది ఆ గోల్డ్ కలర్ ఓపెన్ చేయి నాన్నా

ఓకే అమ్మా ఓకే ఆ అలాగే అలాగే అలగే అలాగే అమ్మా ఆ చూడు రా అలాగే అమ్మా మేము డిస్కౌంట్ ఇస్తాం మా మీకు అందరికి ఫైవ్ పర్సెంట్ ఇస్తాము అమ్మా కాకపోతే మీరు ఎక్కువ కొంటున్నారు కాబట్టి మీకు టెన్ పర్సెంట్ ఇస్తున్నాను అమ్మా ఇవి మాకు కావాల్సింది మా మా కస్టమర్లు ఆ అవసరం లేదు అమ్మా మాకంటే వాళ్ళు ఏమి మరి తక్కువ చేయరు అమ్మా ఎందుకంటే మాకు మాకు రికార్డెడ్గా మేము ఫైవ్ పె మేము ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము అమ్మా మీరు ఎక్కువ కొంటున్నారు కాబట్టి టెన్ పర్సెంట్ ఇస్తాము అమ్మా ఆ చూడు రాజు ఆ నాలుగు పక్కన పెట్టు పక్కన పెట్టు ఆ పెట్టుబడి చీరలు చూపించు పక్కవి చూడు అవి అవి అవి అన్నీపెట్టు అమ్మగారు చూస్తారు చూడు అమ్మా అది చూడు పెట్టుబడి చీరలు వచ్చాయి చాలా బాగుంటాయి అమ్మా అవి మీకు నచ్చిన కలర్ తీసుకో అమ్మా ఆ సరే సరే అమ్మా సరే సరే